హలో గ్యాస్ ఏజెన్సీనా అండి నేను గ్యాసు బుక్ చేసాను ఆ బుక్ చేసినటువంటి గ్యాస్ని ఇప్పుడు రద్దు చేయాలని అనుకుంటున్నానండి ఆ బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఏడు మూడు ఎనిమిది రెండు సున్నా సున్నా ఆరు ఒకటి సున్నా ఒకటి దయచేసి ఆ బుకింగ్ను రద్దు చేసి దాని యొక్క స్థితిని మరలా మీరు నాకు తెలియజేయగలరు